మా కుటుంబం కోసం నేను చేసే ఆరోగ్యకరమైన వంటలు ఏవి అంటే ఎక్కువగా కాయగూరలు అనేవి పెడుతూ ఉంటాను దాంట్లో విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇంకొకటి పప్పు అనేది ఎక్కువగా వండుతాను దాంట్లో ప్రోటీన్స్ అనేవి ఉంటాయి ఉదయము ఒక ఎగ్ అనేది బాయిల్ చేస్తాను ఎగ్తో పాటు పాలు కూడా ఇస్తాను మధ్యాహ్నం లంచ్కైతే వెజిటబుల్స్ అనేవి వండుతాను నైట్కి మా ఫ్యామిలీ మొత్తం టిఫిన్ చేస్తాము లైట్ ఫుడ్ తీసుకోవడం వల్ల మనకీ జీర్ణశక్తి అనేది బాగా జరుగుతుంది